స్టేషనరీ షాప్ డీలరా అండి మీ షాప్లో ఏ ఫోర్ సైజ్ పేపర్స్ ఉన్నాయా అండి బండిల్స్ బండిల్స్ ఇస్తారా ఓకే ఓ అన్నీ అలాగే అమ్ముతారా అండి అచ్చ కాదండి ఇప్పుడు అన్ ఈవెన్ ఇప్పు అప్సర పెన్సిల్ చిన్న చిన్నవి కూడా అన్నీ బల్క్లో అమ్ముతారా అవునా అండి స అంటే మేము వీటిని తీసుకుంటే ఒక బల్క్లో తీసుకుంటాను కదండి ఏమన్న రేట్ కొంచెం తక్కువ అవుతుందా నాకు చాలా కావాలండి మేము కూడా షాప్లో అమ్మాలి మేము కూడా అందుకని మీ దగ్గర తీసుకుంటున్నాం మీ షాప్ ఎక్కడ ఉందండి లొకేషన్ చెప్తారా నేను వచ్చి తీసుకుంటాను

మీ దగ్గర అన్నీ ఐటమ్స్ దొరుకుతాయి కదండి మళ్ళీ ఏమి మ్యాథ్స్ క్లాస్కి సంబంధించిన కంపాస్లు కానీ హోల్సేల్ స్టేషనరీ అంటే చాలా ఉంటాయి కదండి అన్నీఉండాలి మళ్ళీ మళ్ళీ నేను మీ షాప్లో ఒక్స్రికి మళ్ళీ అన్నీ తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ తిరగడం అంటే నాకు కుదరదు బల్క్లో అంటే చాలా కొంచెం తగ్గి అంటే నేను చాలా తీసుకుంటాను అండి మీ దగ్గర అవును అన్నీ తీసుకుంటాను ఓకే అండి బోడుప్పలా అండి ఇప్పుడు మీ షాపు డెలివరీ అయితే ఎంత ఉంటుంది అండి డెలివరీ చార్జెస్ కూడా చెప్తే మేము అడ్రస్ ఇస్తే చేస్తారా ఓకే అండి ఓకే అండి సరే అండి విజిట్ చేస్తాం మేము మరి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే